మన సంస్కృతికి ప్రత్యేకమైనవి కొన్ని ఉన్నవి వాటిలో కళలు కూచిపూడి నాట్యకళ సంగీతము మొదలగునవి ఆ విధముగానే చేతి పనులు బుట్టలు అల్లటము తాటాకులతో ఈత సువ్వలతో మరి బాస్కెట్సు అల్లటంలాంటివి మట్టితో వివిధ రకాల కూరగాయలు బొమ్మలు తయారు చేసి వాటికి రంగులు వేయటము నూలు వస్త్రాలు నేయటము మరి వస్త్రాలు చక్కగా ధరించటము లాంటివి సంస్కృతికి ప్రత్యేకమైనవిగా ఉన్నవి